హలో నాకు మీ నుండి విద్యుత్ బిల్లు ఆలస్యంగా చెల్లించమని ఈమెయిల్ వచ్చింది కానీ నేను నా బిల్లును సకాలంలోనే చెల్లించనని ఖచ్చితంగా అనుకుంటున్నాను నేను చెల్లింపు చేసినట్లుగా మీ రికార్డులలో ఉందో లేదో దయచేసి ఒకసారి తనిఖీ చేయగలరా మరియు విద్యుత్ బోర్డ్ బిల్లింగ్ విభాగం నుండి చెల్లింపు స్థితిని ధృవీకరించమని నేను అభ్యర్థిస్తున్నాను తగిన చర్యలు మీరు తొందరగా తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను